హలో అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ తప్పకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట మీ బాడీలో ఉండే పెయిన్స్ బట్టీ తరువాత వచ్చి మీకు ఎక్కువ స్ట్రెస్సున్నా తరువాత వచ్చి నిద్దర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బాడీలో ఇవన్నీ మేము మసాజ్ ద్వారా కొంచెం రిలీఫ్ ఇస్తామన్నమాట హెడ్ మసాజ్ కూడా ఉంది హెడ్డేక్ ఎక్కువున్నా మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉన్నా తరువాత వచ్చి మీకు తల చాలా భారంగా ఉండడము దీనికి దీనికంతా కూడా మేము మసాజ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామంటా ఇది క్లినికల్లీ ప్రూవ్డ్ వెల్నెస్ సెంటర్ సార్ మీరు భయపడకుండా రావచ్చు మీ క్లినిక్ పక్కన వచ్చి మీకు ఎక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని అడుగుతారు తర్వాత మీకేం ప్రాబ్లమ్ ఉంది బాడీలో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందా పెయిన్ అయినా లేకుంటే మీకు రిలాక్సేషన్ కోసం బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాము హార్ట్ రేట్ నార్మల్కి తెప్పిస్తామన్నమాట ఇలాగ కొన్ని ఉన్నాయి మీరు వచ్చి డైరెక్ట్గా మా క్లినిక్ పర్సన్తో కొంచెం మాట్లాడారంటే దాన్ని బట్టి మేము మీకు ట్రీట్మెంట్ చేస్తాము సార్ ఓకే సార్ తప్పకుండా నేను ఏ ఏమేం మా మసాజ్లో ఏమేమి కవరవుతుంది దాని ట్రీట్మెంట్స్ ఎలాగ అని దానిలోనే డీటెయిల్స్ మొత్తం ఉంటుంది మళ్ళీ ప్యాకేజ్ కాస్ట్ కూడా దానిలోనే ఉంటుంది నేను మీకు పంపిస్తాను తరువాత వచ్చి లొకేషన్ షేర్ చేస్తాను మీరు సిటీకి కొత్తని చెప్తున్నారు కదా మీది కొంచెం ఇంటీరియర్లో ఉంటుంది కాబట్టి అడ్రస్ చెప్పినా మీరు రాలేరు సరిగ్గా అందుకని నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఆటోవాడికి చూపిస్తే కూడా తను తీసుకొచ్చి వదిలేస్తాడన్నమాట మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా ఉంటాము ఈ టైంలో మీరు ఎప్పుడైనా రావచ్చు సాటర్డే ఓకే కదా సార్ రిజిస్టర్ చేసేయ్యనా మీ నేమ్ ఓకే సార్ తప్పకుండా వచ్చే ముందు నాకు ఒక సారి కాల్ చేసి రండి నేను క్లినిక్ పర్సన్ని కొంచెం పిలిపిస్తాను మీతో మాట్లాడటానికి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్